హలో హలో కండక్టర్ గారు బస్ ఎక్కడ ఆగుతుందండి లేదు కండక్టర్ గారు నాకు ఆకలి అయితుంది ఇక్కడ ఏమైన్నా ఫుడ్ తీసుకుందామని అందుకే అడుగుతున్నాను ఎంతసేపు పడుతుంది అక్కడికి పోవడానికి హాఫ్ అన్ అవరా లేదులేండి కండెక్టర్ గారు నేను ఇక్కడే ఏమన్నా తీసుకుంటాను తర్వాత అక్కడ వెళ్ళినాక చూద్దాము నేను ఒక ఐదు నిమిషంలో నేను వచ్చేస్తాను తీసుకొని జస్ట్ తీసుకొని వచ్చేస్తానున్నా స్నాక్స్ తీసుకొని సరే అండి